దేశంలో అందుబాటులో ఉన్న ఆస్పత్రులు ఎన్నో మన భారత దేశంలో ఉన్నాయి మోదీ గారు మన భారతదేశానికి మనం మోడీగారిని ప్రధానమంత్రిగా చేసినందుకు మనము సంతోష పరచాలి ఎందుకంటే అటువంటి ప్రైమ్ మినిస్టర్ గారు మన భారతదేశానికి ఎంతో సేవ చేయగలుగుతున్నారు కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా చాలా మన గవర్నమెంట్ అనగా ప్రైమ్ మినిస్టర్ వారు భారతదేశానికి ఎంతో సహాయం చేశారు వారు అంబులెన్స్ కానివ్వండి ఇంకా మాత్రలు కావానివ్వండి ఇంజక్షన్స్ కానివ్వండి ప్రతి ఒక్కరికి అందుబాటు చేశారు వాళ్ళు ఇంజక్షన్ ఇవ్వడం వలన ఈరోజు భారతదేశం ఇలా ఉండిందని నేను అనుకుంటున్నాను దేశంలో అందుబాటులో ఉన్న ఆస్పత్రులు వైద్య సేవలు ఎంతనో బాగా ఉన్నాయి ఇంకా గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కాని ఎంతో బాగున్నాయి ప్రైవేట్ ఆస్పత్రుల కంటే గవర్నమెంట్ ఆసుపత్రులు బాగున్నాయని చెప్పడం చెప్పాలని నాకు ఎంతో ఆసక్తికరంగా ఉంది ఎందుకనగా ఇటువంటి ఆస్పత్రులు ఏ ఏ కంట్రీలో కూడా ఉండవని అనుకుంటున్నాను అలా మనం మోడీజీ గారు మన భారతదేశానికి వైద్యరంగంలో ముందు వెలుతున్నారని నేను అనుకుంటున్నాను ఇది మునిపటికంటే అందుబాటులో ఉందని నేను అనుకుంటున్నాను మెరుగ్గా కూడా ఉందని అనుకుంటున్నాను కోవిడ్ మహమ్మారి సమయంలో అందరూ డాక్టర్స్ నర్సులు పోలీస్ శాఖ ఇలా గవర్నమెంట్ ఉద్యోగ వారు భారతదేశానికి ఎంతో ఉపయోగం ఉపయోగకరంగా సేవ చేశారు ఆ సేవనే ఈరోజు ఇలా మన భారతదేశంలో ప్రజలను బ్రతికిస్తుంది ఈ యొక్క కోవిడ్ చాలా ప్రజలకు ఎంతో నష్టాన్ని చేకుర్చింది అప్పటికంటే ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏమనగా పూర్ పీపుల్ అంటే గరీబ్ వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఆసుపత్రిలో అందుబాటులో లేకుండడంతో ఎంతో మంది చనిపోవడం జరుగుతుంది గవర్నమెంట్ వారిపై దృష్టి చూపించి వాళ్ళకి కూడా కొంత సహాయం చేసి వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడతారని నేను అనుకుంటున్నాను గవర్నమెంట్ వాళ్ళపై దృష్టి చూపాలని అనుకుంటున్నాను వాళ్ళది కూడా ప్రాణాలే కదా ఆ ప్రాణాలను బతుకుతే కూడా వాళ్ళలో కూడా ఒక ఐపీఎస్ ఒక ఐఏఎస్ ఇలాంటి మనుషులు పుట్టుకు వచ్చి మన భారతదేశానికి ఎంతో సహాయం చేయ చేయగలిగే వ్యక్తులు అవుతారని నేను అనుకుంటున్నాను ఇంకా వీర్ జవాన్ ఇంకా మిలిటరీ ఆర్మీ ఫోర్సులో కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఆ యొక్క మనుషుల నుంచి వాళ్ళ యొక్క కష్టాలను మన గవర్నమెంట్ అర్థం చేసుకోవాలని నా యొక్క సందేశము ఇంత మా ప్రాంతాలలో గవర్నమెంట్ డాక్టర్లు కానివ్వండి నర్సులు కావాలని కానివ్వండి ప్రైవేట్ వాళ్ళు కూడా ఎంతో అందరూ ఒకటిగా చేరి కోవిడ్ సమయంలో అందరికీ ఇంజక్షన్స్ ప్రొవైడ్ చేసి ప్రాణాలను కాపాడిందని నేను అనుకుంటున్నాను చిన్న పిల్లలతో పాటు పెద్దల వరకు ముసలి వాళ్ళు వరకు మాస్కులని అందించి ఎంతో సహాయం చేసింది ఇలా చేయడం వలన ఇలా ఈ రోజు మేము బతకడం ఇంకా ప్రజలు ఇంత సంతోషంగా ఉండడం జరుగుతుందని నేను భావిస్తున్నాను ఇంకా ఇలాంటి పనులు ఎన్నో మంచి పనులు గవర్నమెంట్ చేయాలని నేను అనుకుంటున్నాను ఇంకా మన దేశంలో డెవలప్ డెవలప్డ్ కంట్రీగా కావాలని నేను కోరుకుంటున్నాను డెవలప్మెంట్ అని ఇప్పుడు మనం ఇండియాని తక్కువ అంచనా చేయొద్దు డెవలప్ డెవలప్డ్ కంట్రీ అయినప్పుడు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినట్టు నేను భావిస్తాను ఇన్ ఫాక్ట్ ఇప్పుడు కూడా స్వతంత్రం వచ్చింది కానీ అందరికీ కాదు అంటే గరీబ్ ఇంకా పూర్ పీపుల్కి వాళ్ళకు ఇల్లు లేకపోవడంతో ఇంకా ఆహారం లేకపోవడంతో చిన్నపిల్లలకు జన్మనిచ్చి వాళ్ళకి కూడా ఆహారం లేకపోవడంతో ఎన్నో ప్రాణాలు ఒక్కరోజులో బలి కావడం జరుగుతుంది ఈ యొక్క మరణాలను తగ్గించాలంటే ఆసుపత్రులే మెయిన్ కారణము ఈ ఆసుపత్రి వలన ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది ఇంకా ఆసుపత్రిలో వాళ్ళు చార్జ్ చేసే డబ్బులు కొంత వరకు తగ్గించి సహాయ పడగ పడగలుగుతారని నేను భావిస్తున్నాను ఇలాంటి పనులు ఎన్నో రావాలని నేను ఇలా చెప్పదలుచుకుంటున్నాను